అమ్మ నేను బుక్ సెల్లర్ని అండి

ఉన్నాయండి ఉన్నాయండి ఏమేమి బుక్కులు కావాలి

ఉన్నాయండి ఉన్నాయండి ఉన్నయి ఉన్నాయండి ఛార్ట్స్ ఉన్నాయి కలర్ పెన్సిల్ అన్ని ఉన్నాయండి ఇస్తామండి అవి అవుతాయి అండి కొంచెం రెండు మూడొందలు దాకా అవుతాయి

ఉన్నయండి పెన్స్ ఉన్నాయి క్రేయాన్స్ ఉన్నాయి పెన్సిల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయండి మాకాడ అన్ని దొరుకుతాయి అవును అవును సరే అండి చార్ట్సు చార్ట్ షీట్లు ఉన్నాయండి చార్ట్సు చార్ట్ షీట్లు ఉన్నాయి ఉన్నాయండి అన్ని ఉన్నాయి ఓకే అవన్నీ తీసుకుంటారా మరి ప్యాక్ చేయమంటారా మరి అన్నీ ప్యాక్ చేసి చేసి పెట్టమంటారా ఓకే ఓకే సరే సరే సరే అమ్మ మరి తీసి ప్యాక్ చేసి పెడతాం ప్యాక్ చేసి పెట్టేస్తాం ఓకే ఓకే అండి ఓకే